హలో నమస్తే అండీ నా పేరు భారతి పోయినవారం వచ్చేసి మీ సైట్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నాను నిన్నే డెలివరీ అయింది టెన్ డేస్ అని చెప్పారు కానీ ఒక వారంలోనే డెలివరీ అయిపోయింది ఈరోజు ఓపెన్ చేసానండి ప్రొడక్ట్స్ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి నేనేమి ఆర్డర్ పెట్టినాను అంటే దివానా సెట్ కవర్సు కుషన్ కవర్సు ఒక మూడు తర్వాత వచ్చేసి బెడ్ షీట్స్ రెండు తర్వాత కర్టెన్సు ఒక నాలుగు మాట్స్ ఒక నాలుగు ఆర్డర్ పెట్టినానండి అన్ని క్వాలిటీ చాలా చాలా బాగున్నాయండి నేను బెడ్ షీట్స్ దివానా పైకి ఆ సెట్టు మొత్తము అన్ని కాటన్ ఏ ఆర్డర్ పెట్టాను అన్ని ప్యూర్ కాటన్ ఏ అండి చాలా అంటే చాలా బాగుంది కలర్ అం కలర్స్ అన్ని నేను ఆర్డర్ పెట్టిన కలర్స్ ఏ వచ్చింది చాలా బాగుంది చూడ్డానికి మా అత్తగారిని పిలిచి చూపించాను మా అత్తగారు చాలా బాగుందని చెప్పారు ఎక్కువ కాస్ట్ ఏమో అని అడిగారు కానీ నాకు అన్ని రీజనబుల్ ప్రైస్ కే దొరికిందన్నమాట తర్వాత వచ్చి మాట్ క్వాలిటీ కూడా బాగుంది కంఫర్ట్ గా ఉంది తుడుచుకోవడానికి మళ్ళీ కర్టెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుందండి చూడ్డానికి ఇప్పుడు నేను హాల్ కి తగిలించానన్నమాట ఒకటి చూద్దాము ఎలా ఉంటుందని చెప్పేసి నేను హాల్ కి బెడ్ రూమ్ రెండు బెడ్ రూమ్ లకి తర్వాత వచ్చేసి పూజ రూమ్ కి ఒకటి ఆర్డర్ పెట్టున్నానన్నమాట మొత్తం నాలుగు నాలుగు చాలా చాలా బాగుంది హాల్ కి తగిలించాను చూడ్డానికి అంత బాగుంది మెరున్ కలర్ ఆర్డర్ పెట్టాను ఎందుకంటే హాల్ కి మాది టైల్స్ వచ్చేసి లైట్ క్రీం కలరు దానికి ఈ ఆపోజిట్ కలర్ వేస్తేనే చాలా బాగుంటుందని చెప్పేసి నేను మెరున్ కలర్ ఆర్డర్ పెట్టాను చాలా అంటే చాలా బాగుందండి పిల్లో కవర్స్ కూడా అంత సాఫ్ట్ గా ఉంది ఇంకా వాటర్ లో వేస్తే కూడా మీది పెద్ద కలర్ పోదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే క్లాత్ చూస్తుందే తెలిసిపోతుందన్నమాట ఆ ప్రింట్ కలర్ పోతుందో లేదో అని చెప్పేసి కానీ మీ ఐటమ్స్ ఏది కలర్ పోదని నాకు చాలా నమ్మకం ఉంది ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి ఇంకా ఇంటికి కావలసిన చాలా వస్తువుల మీ సైట్ లో ఉంది నేను ఫస్ట్ చూసిందే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ మీ సైట్ సజెస్ట్ చేసిందన్నమాట సరే ఇవన్నీ ఆర్డర్ పెడదాము చాలా రోజుల నుంచి కొనాలి అనుకుంటున్నాను ఎందుకంటే బెడ్ షీట్స్ అన్ని కొని చాలా రోజులైంది బాబున్నడు కాబట్టి ఇప్పుడు కాబట్టి తరుచు మారుస్తూ ఉండాలి ఇప్పుడు బెడ్ షీట్స్ ఇవన్నీ కావాలని తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి ఇంకమీదట తరచూ మీ సైట్ లోనే నేను ప్రొడక్ట్స్ తీసుకుంటూ ఉంటాను దివానాది అయితే సెట్ మొత్తం ఆ దివానా బెడ్ పైకి ఒక బెడ్ షీటు మూడు కుషన్ కవర్లు తర్వాత వచ్చేసి పొడవుగా ఉంటుంది కదా ఆ పిల్లో దాని రెండింటికి కలిపి మొత్తము అది సెట్ ఆఫ్ సిక్స్ అనమాట ఆరు ఆరున్నాయి మొత్తము క్వాలిటీ కాని స్టిచ్చింగ్ కాని ఆ కలర్ కాని క్లాత్ క్వాలిటీ కాని అంత బాగుందండి నాకు చాలా చాలా బాగా నచ్చింది తరచూ మీ సైట్ లోనే ఆర్డర్ పెట్టుకుంటాను మా అత్తమ్మకి మా అమ్మగారికి అందరికీ కూడా మీ సైట్ గురించి చెప్పాను ఇం వాళ్లు కూడా ఇంకా మీ ప్రో మీ సైట్స్ లోనే ప్రొడక్ట్స్ అన్ని తీసుకుంటారు మీ ప్రొడక్ట్స్ కంటే నా రేటింగ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అండి చాలా చాలా బాగుందండి నాకు మొత్తం అన్ని కలిపి మూడు వేలు పట్టింది మూడు వేలు వర్త్ ఏ అండి ఇది చాలా బాగా నచ్చింది అండి చాలా థ్యాంక్స్ అండి